నమస్తే అండి నాకు కొన్ని స్వీట్స్ కావాలి మా ఇంట్లో ఒక పెళ్ళి ఉంది కాజా మైసూర్పాకం లడ్డు ఆ స్వీట్స్ కావాలండి కొన్ని మూడు వందల స్వీట్లు కావాలండి అది ఎంతకి వస్తుంది ఆఫర్ ఏమైనా ఉందా కొంచెం చెప్తారా సరే అండి దగ్గరలో ఒక పెళ్ళి ఉందండి మీ ఆ అవునండి నాకు లడ్డు కాజా మైసూర్పాకు ఒక మూడు వందలు కావాలండి అవునండి కొంచెం ఆఫర్లో ఉంటే చూడండి ఉంది మీరు మీరు ఎప్పటికీ చేసి ఇవ్వగలరు నాలుగు రోజుల్లో చేసేస్తారా ఓకే అండి చేయండి అయితే అది ఎంత మనీ తీసుకుంటారు మొత్తం మూడు వందల స్వీట్లకి ఓకే అండి మరి ఏం తగ్గదా పదివేలు రూపాయలు ఇచ్చేయాల ఓకే అండి సరే అండి థ్యాంక్యూ అండి